ట్రావెల్ ఏజెన్సీసా అదీ మాకు ఒక ట్రావెల్ అంటే ఇట్లా బుక్ చేసుకునేది ఉంది ఒక ట్రిప్కి మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము అండి ఇట్లా అంటే మీ మీరు ఎక్కడి దాకా ప్రొవైడ్ చేయగలుగుతారు ఇది మాకు ఒక ఫైవ్ డేస్ దాకా కావాలి ఫైవ్ అంటే ఫైవ్ అంటే ఒక త్రీ డేస్ టూ నైట్స్ అంటే అన్నీ కంబైన్డ్ ఉన్నవి ఉండవా అంటే అట్లా ప్యాకేజెస్ ఏమైనా ఉంటాయా మీ దగ్గర ప్యాకేజెస్ ఉంటే చెప్పండి అంటే మీ ఇప్పుడు

ఓకే ఓకే ఇప్పుడు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కదా అండి మాకు ఇప్పుడు ఎట్లాంటివి కావాలి అంటే ఇప్పుడు మాకు టెంపుల్స్ కవర్ అవ్వాలి మళ్ళీ అట్లా ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా అట్లాంటివి కవర్ కావాలన్నమాట ఏమైనా ఇప్పుడు నేచర్ ఉండాలి పార్క్స్ అట్లా అడ్వెంచర్ పార్క్స్ కూడా ఉంటాయి కదా కొన్ని మీ దగ్గర

మీ దగ్గర స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంది మీ దగ్గర ఫైవ్ తౌసాండా ట్రిప్ ఎక్కడిదాక తీసుకుపోతారు ఫైవ్ థౌజన్కి

మీరు మీరు మీరు మీరు మనీ గురించి మనీ గురించి టెన్షన్ పడకండి మేము మనీ మనీ అరేంజ్ చేసుకుంటాము మీరు జస్ట్ మంచి ప్యాకేజ్ చెప్పండి మంచి టూరిస్ట్ ప్లేసెస్ కావాలి మాకు అవును

అంటే మీరు మరీ నార్త్ చెప్తున్నారు అండి మాకు బీచెస్ కావాలి మా వాళ్ళు ఇప్పుడు మేము ఇట్ల ఫైవ్ మెంబర్స్లో టూ బాయ్స్ ఉంటాము టూ గర్ల్స్ ఉంటాము అండ్ త్రీ బాయ్స్ ఉంటాము టూ గర్ల్స్ ఉంటాము మరి అదే చెప్తున్నాను నేను మీకు మీరు ఫస్ట్ అడగాలి కదండి మీరు మీరు అడగక ముందే ఏంటి మీరు సరే మరి అప్పుడు బీచెస్ బీచెస్ చూసుకోండి నేను మళ్ళీ మా వాళ్ళకి అడిగి ఒకసారి మీకు నేను మళ్ళీ కన్ఫామ్ చేస్తాను ఏ ప్లేసెస్ మీరు మాకు ఒక పిక్ పెట్టండి మాకు మీ దగ్గర ఉన్న ఆఫర్స్ అన్నీ పిక్ పెట్టండి మేము సెలెక్ట్ చేసుకొని మీకు మళ్ళీ కాల్ చేస్తాము